మేము ఆఫీస్ వాళ్ళ నుండి మాట్లాడుతున్నాము మీరు రోడ్ కాంట్రాక్టరా అండి అదే లేయింగ్ ఆఫ్ టూ లెన్స్ రోడ్డు వేయడానికి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది అదే మరి రోడ్డు కాంట్రాక్టర్ తీసుకున్నారు కదా మీరు రోడ్డు వేయమంటారా లేకపోతే మళ్ళీ వేసి ఇప్పుడు వచ్చింది మీకు ఆర్డరు కాంట్రాక్ట్ వచ్చింది తీసుకున్నారు కదా రోడ్ కాంట్రాక్ట్ అదే మరి వేస్తున్నారా లేదా టూ లైన్స్ రోడ్డు ఫిఫ్టీ కిలోమీటర్స్ వెయ్యాలి టూ సైడ్స్ రోడ్ వెయ్యాలి మరి అదే ఆ పని ఎక్కడ వరకు వచ్చింది ఎంత వరకు వచ్చింది అడుగుదామని ఫిఫ్టీ కిలోమీటర్స్ చేయ్యాలండి రోడ్డు టూ లైన్ రోడ్ డబుల్ రోడ్ అన్నట్టు

అదే మరి అడుగుతున్నారు మా మా ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు రోడ్ కాంట్రాక్ట్ వచ్చింది మేడం ఇంకా వేయడంలేదు అని అడిగారు వాళ్ళు అదే మరి డబుల్ రోడ్డు వేస్తున్నారు కదండీ

ఓకే అందుకే మిమ్మల్ని అడుగుతున్నాము డబుల్ రోడ్డు కదా వేసేది అదే మరి ఎన్ని రోజులు పడుతుంది మీకు అచ్చ అడుగుతున్నారా మీ దగ్గరికి వచ్చి రోడ్ కాంట్రాక్టర్ గురించి రోడ్ కాంటాక్టర్ గురించి కాంటాక్ట్ ఇస్తారు కదా రోడ్ గురించి మీరు ఎవరు అడగడంలేదా రోడ్ ఇంకా వేయడంలేదు అని డబుల్ రోడ్ కదా వెయ్యాలి మరి ఇక్కడికి వచ్చి ఆఫీస్లో అడుగుతున్నారు

ఓకే